నేను ఆఫీసు లో సవాళ్ళతో కూడిన ఏదైనా ప్రాజెక్టు పనిని ఎదుర్కొన్నాను అది ఎప్పుడు అన్నట్లయితే నేను కొత్తలో నేను ఉద్యోగం చేరిన కొత్తలో చాలా సవాళ్ళను ఎదుర్కొన్నాను ఎందుకు అన్నట్లయితే ఉద్యోగం కొత్తలో ఉండేటప్పుడు ట్రైనింగ్ లో నాకు ఎలా చేయాలని చెప్పించేవారు కానీ ఫస్ట్ స్ట మొదటిగా నేను దాన్ని చేయడానికి ఎంతగానో కష్టపడ్డాను ఎందుకు అన్నట్లయితే దానికి ముఖ్యంగా మనం ప్రాక్టీస్ అనేది చాలా ముఖ్యమని నేను చెప్తాను మనం దాని గురించి తెలియకుండా చేయడం చాలా కష్టం ఒక్కొక్క సమయంలో ఆ ప్రాజెక్టు పని నుంచే చేసినా కూడా చానా కష్టము నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా చేస్తున్నాను కాబట్టి నాకు ఇప్పుడు ఎక్స్పీరియన్స్ ఉండడం వల్ల ఏదైనా పనిని నేను సులభంగా చేస్తాను కానీ మొదటిగా నాకు ఇచ్చిన ప్రాజెక్టు ని నేను ఎంతో కష్టంతో చేశాను కానీ ఇప్పుడు నాకు ఎటువంటి ప్రాజెక్టు ఇచ్చినా చేయగలిగే ఒక దీనిలో నేను ఉన్నాను కానీ ఇప్పుడు నేను ఏమీ ఉద్యోగం చేయటం లేదు నాకు ఇంట్లో ఉండడం అంటేనే చాలా ఇష్టం ఎందుకు అని అడిగినట్లయితే నాకు తెలిదు నేను ఆఫీసు లో చాలా సవాల్ సవాళ్ళను ఎదుర్కొన్నాను ఒకటి అధిగమించినాను అన్నట్లయితే అలాగే ఇంకొక సవాలనేది ఎదురుగా ఉంటుంది కాబట్టి నేను ఎన్నో సవాళ్ళను ఎదుర్కొని ఇప్పుడు ఇంత ఎదిగాను అని నేననుకుంటాను ఎన్ని సవాళ్ళనేది మనకొస్తే మనం దానిని అధిగమించి ఎలాగైతే ఎదుగుతామో అనేదే నేను దీన్నుంచి నేర్చుకున్నాను ఎందుకు అన్నట్లయితే మనకనేది ఒక సవాలు లేకుండా జీవితం అనేది వెళ్తా ఉంటే మనం ఏం చేయలేము జీవితంలో సవాళ్ళనేది ఎంతో ముఖ్యపాత్రను పోషిస్తుంది